పెళ్ళిళ్ళు లాంటి పెద్దపెద్ద కార్యక్రమాలకి ఎక్కువ పరిణామం లో నీరు ఏర్పాటు చేయడానికి నేను చాలా ఏర్పాట్లు చేస్తాను ముందుగా నీటి అ అవసరాన్ని అంచనా వేస్తాను ఎందుకంటే మొదట కార్యక్రమంలో ఎంతమంది పాల్గొంటున్నారు ఎంత సమయం పాటు ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది వారికి ఎలాంటి నీరు అవసరం ఎంత నీరు అవసరం అవుతుంది అనే దాన్ని అంచనా వేస్తాను వారికి త్రాగునీరు స్నానం చేయడానికి నీరు అలాగే వంట చేయడానికి నీరు అనే విషయాలను పరిగణలోకి తీసుకొని నీటి అవసరాన్ని అంచనా వేస్తాను నీటి సరఫరా చేయడానికి సరైన మార్గాన్ని ఎంచుకుంటాం నీటిని సరఫరా చేయడానికి బోరు బావులు లేదా మంచినీటి ట్యాంకర్లు అలాగే సిస్టంలు లేదా కొత్తగా నీటి సరఫరా కనెక్షను వంటి ఎంపికలను ఎంచుకుంటాను నీటిని శుభ్రంగా ఉంచుతాను నీటిని శుభ్రంగా ఉంచడానికి చాలా చర్యలు తీసుకుంటాను నీటిని నిల్వ చేయడానికి ఉపయోగించే ట్యాంకులు లేదా సిస్టంలు అన్నింటిని లేదా వాటిని ఉంచే పెద్ద పెద్ద బాణాలను పాత్రలను శుభ్రంగా ఉంచుతాను నీటిని శుద్ధి చేయడానికి ఫిల్టర్ను కూడా ఉపయోగిస్తాను నీటిని సురక్షితంగా నిలువ చేస్తూ ఉంటాను నీటిని సురక్షితంగా నిల్వ చేయడానికి చాలా చర్యలు తీసుకుంటాను నీటి ట్యాంకులు లేదా సిస్టంలను లేదా పెద్ద పెద్ద బాణాలలో ఎటువంటి దుమ్ము ధూళి చేరకుండా వాటిని మూసివేస్తాను నీటిని పాడవకుండా ఉండడానికి తగిన ఉష్ణోగ్రతలో వాటిని పెడతాను పెళ్ళిళ్ళంటే పెద్ద పెద్ద కార్యక్రమాలకి నీటిని ఏర్పాటు చేయడానికి నా దగ్గరయితే చిన్న చిన్న చిట్కాలున్నాయి నీటిని ముందస్థుగా ఏర్పాటు చేస్తాను కార్యక్రమానికి కొన్ని రోజులు ముందుగానే నీటిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాను ఇలా చేయడం వల్ల అవసరమైనప్పుడు నీటి కొరత మనకు ఏర్పడదు రెండు లేదా అంతకంటే ఎక్కువ నీటి బాణాలలో నీటిని ఉంచుతాను ఒక బాణాలో ఉన్నటువంటి నీరు పాడైపోగా మరొక బాణాలో ఉన్నటువంటి నీరు మనకు ఉపయోగించడానికి సిద్ధంగా ఉంటుంది నీటిని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉంటాను ఎందుకంటే కార్యక్రమం జరుగుతున్నప్పుడు నీటిని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తాను నీటి స్థాయి తగ్గిపోయిందా లేదా నీటిలో ఏమన్నా దుమ్ము ధూళి చేరిందా అనే విషయాన్నీ తనిఖీ చేస్తాను పెద్ద పెద్ద కార్యక్రమాలకి నీటిని ఏర్పాటు చేయడం అనేది ఒక పెద్ద సవాలుగా ఉంటుంది